సరే అండి అవునండి మాకు కంపెనీ ఫార్మా కంపెనీ నుంచి రికగ్నైజ్ అయ్యి వచ్చి పెట్టుకున్నాం అండి మేము ఇది హోమియోపతి అలోపతి అన్ని మందులు ఇస్తాం అండి కాళ్లు చేతులు మోకాళ్ళ నొప్పులు అలర్జీకి బీపీకి షుగర్కి అన్నింటికి ఆయుర్వేద తైలాలు అన్నీ ఇస్తాం అండి మీకు ఏమైనా ప్రాబ్లం ఉంటే చెప్పండి దాన్ని బట్టి మేము ఇస్తాం అండి

సరే అండి అలా అయితే మీ మోకాలు నొప్పులకి ఇది ఆకుల ద్వారా తయారు చేసింది పది రకాల ఆకుల ద్వారా మేము ఈ మందు తయారు చేసినాం అండి ఇది రాత్రి పండుకునేటప్పుడు బాగా పూసుకొని పండుకుంటే ప్రొద్దన్న కల్ల బాగా ఫ్రీగా కాళ్ళు చేతులు మూమెంట్స్ బాగుంటాయి అండి ఇంకా జీర్ణానికి అంటారా దానికి కూడా ట్యానిక్ ఇస్తాం అండి మేము తినే మూడు పూట్ల వేసుకుంటే బాగా జీర్ణం అవుతుంది అండి ప్రొదున గోరువెచ్చని నీళ్ళతో కడుక్కోండి

గోరువెచ్చని నీళ్ళతో కడుక్కుంటే బాగా నొప్పి అనేది ఫ్రీగా ఉంటుంది అండి మీకు తగ్గిపోయి నడవడానికి కష్టం కాకుండా

మా షాష్కి వచ్చినందుకు మీకు కూడా ధన్యవాదాలు అండి